ట్యాక్సీ ఏజెన్సీనా అండి మేము మొన్న పదిహేడో తారీఖునీ మీకు ట్యాక్సీ బుక్ చేశామండి అలాగా పంతో ఇరవైవ తారీఖున ఇలాగ మన అబ్బాయి విజయవాడ వెళ్లాలని అని చెప్పి బుక్ చేయడమనేది జరిగింది కానీ ఏంటంటే కొన్ని అనుకోని కార్యాల వల్ల ఈ యొక్క ట్యాక్సీని రద్దు చేయాల్సి వచ్చింది ఏంటంటే మా యొక్క ఇంట్లో మా యొక్క తాతగారు అనుకోకుండా కళ్ళు మూశారు కాబట్టి మేము మా యొక్క ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది మేము మీకు కొంత అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని మా యొక్క అడ్వాన్స్ని మాకు ఫోన్ పే చేసినా పర్వాలేదు గూగుల్ పే చేసినా పర్వాలేదు పేటియం చేసినా పర్వాలేదు మీ ఇష్టమండి కొంచెం ఎన్నంటే పరిస్థితుల వల్ల కొంచెం కా ట్యాక్సీని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఆ యొక్క డబ్బుని అడ్వాన్స్ని వెనక్కిచ్చేయవలసిందిగా కోరుతున్నాము